నమస్కారం అండి మేము హైదరాబాద్ వెళ్ళాలని ఒక టాక్సీ బుక్ చేసుకోవాల్సి వచ్చింది టాక్సీ వచ్చింది కానీ డ్రైవర్ మాస్క్ వేసుకోలేదు ఇప్పుడు అంటువ్యాధులు ఎక్కువగా ఉన్న కారణంగా ఒకరు తుమ్మితే మరొకరికి అంటుకునే ప్రమాదకరమైనట్టు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డ్రైవర్ మాస్క్ వేసుకోకుండా వచ్చాడు కాబట్టి ఒకసారి డ్రైవర్ని మాస్క్ వేసుకోమని చెప్పండి అలాగే టాక్సీలో ఉన్న సీట్లు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి అవి కొంచెం శుభ్రపరచి తోటి ప్రయాణికులందరికీ కూడా మేలు కలిగేటట్టు వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకొనేటట్టు చేయగలరని ఆశిస్తున్నాము దయచేసి నేను ఇచ్చిన ఫిర్యాదుని మీరు తీసుకోవాల్సినదిగా అభ్యర్థిస్తున్నాను